హలో హలో గుడ్ మార్నింగ్ అండి చెప్పు అమ్మ విజయా విజయ కదా నీ పేరు చెప్పు మా మ్యాథ్స్ బయాలజీకి బాగా కాన్సంట్రేట్ చేసి బాగా చదువు అమ్మ ఇంకా నువ్వు టాప్ వన్లో వస్తావు టే అవి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉండు అమ్మ ఇంకా మంచి ఫ్యూచర్ ఉంది నీకు బాగా చదువుతావు ఇంకా బయాలజీ మ్యాథ్స్ పైన ఎక్కువ కాన్సంట్రేట్ చేస్తే నువ్వు టాప్ వన్లో ఉంటావు ఇంకా ఏదన్నా కోర్స్ కూడా ఫ్రీగా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి మంచిగా చదువుకో ఓకే అమ్మ నేను సెండ్ చేస్తాను బాగా చదువుకో అమ్మ ఓకే అమ్మ బాగా సెండ్ చేస్తాను మంచిగా చదువుకుని ర్యాంక్స్ తెచ్చుకోవాలి అమ్మ అవును అమ్మ ఉంది మా నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటే నేనే తీయిస్తాను అమ్మ ఓకే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకో అమ్మ థ్యాంక్ యూ మా ఓకే గుడ్ అమ్మ